మా ఊరిలో పెళ్లిళ్ళు ఎలా నిశ్చయిస్తారు రెండు కుటుంబాల మధ్య మొదటి సమావేశం ఎలా ఏర్పాటు చేస్తారు అంటే ఎలా జరుగుతుంది అంటే అమ్మాయి అబ్బాయికి సంబంధం ఒక పెద్ద మనుషులు అనే వాళ్ళు చూస్తారు చూసిన తర్వాత వాళ్ళు ఒక మంచి రోజు అన్నది చూసి అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న కలిసి

తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత కా ఫోన్ చేసి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అని అడుగుతారు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళని వాళ్ళ సమాధానం అనేది ఇస్తారు ఈ ఫలాన రోజు బాగుంది అని అయ్యవారిని అడుగుతారు అయ్యవారు వాళ్ళకి చెప్తాడు ఏ రోజు బాగుంది మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్ అన్నది

వాళ్ళ పిల్లలకి అందరికి బట్టలు అన్నది కొంటారు ఎంగేజ్మెంట్కి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు రోజు మాట్లాడుకున్న వున్నది మొదలవుతుంది ఎలా అంటే వాళ్ళు ఫోన్స్ చేసుకుంటారు రోజు మాట్లాడుతు ఉంటారు తర్వాత ఏం జరుగుతుంది అంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ఇలా పెళ్ళి చేయాలి ఏదో ఒక మంచి రోజు చూసి అని మళ్ళీ పంతులు దగ్గర అన్నది వెళ్తారు

బంగారం కూడా కొంటారు నెక్లెస్ కానీ వడ్డానం కానీ అమ్మాయికి మన పాపిడిబిల్ల కానీ చీరలు కానీ జాకెట్స్ కానీ ఇవన్నీ ఆర్డర్ చేసి ఇస్తారు అన్నమాట తర్వాత ఏమి జరుగుతుంది అంటే అబ్బాయి వాళ్ళు కూడా వచ్చి అబ్బాయికి సూటు బూటు పిల్లలకి అమ్మ నాన్నకి వాళ్ళ అత్త మామయ్య అందరికి బట్టలు కొనడం అనేది జరుగుతుంది తర్వాత వాళ్ళు తీసుకున్న సామానుకి కానీ బెడ్లకి కానీ అవి అన్నింటికి డబ్బులు ఇస్తారు బట్టలకు కానీ నాకు మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు వెళ్ళిన తర్వాత పెళ్ళిరోజు వచ్చేసరికి అమ్మాయి మంచిగా రెడీ అయ్యి చీర కట్టుకొని మొత్తం బంగారం అంతా అలకారం పెట్టుకొని వస్తుంది అబ్బాయి కూడా సూటు వేసుకొని ప్యాంటు బూట్లు అవన్నీ వేసుకొని మండపం వద్దకు అనేది వస్తుంది ఇద్దరు అమ్మానాన్న సమక్షంలో పెళ్ళి అనేది జరుగుతుంది తాళి కట్టడం పూజలు చేయడం అలాంటివి ఫోటోలు వీడియోలు అన్నది తీసుకుంటారు ఫోటోలు తీసుకొని వాటిని కడిగిపించి టీవీలో కూడా వేసుకోవచ్చు మనం మనకు వీడియో అన్నది ఫోటోలు కానీ ఆల్బమ్ రూపంలో ఇస్తారు వీడియో అన్నది పెన్డ్రైవ్లో ఇస్తారు ఇప్పుడు